హలో సార్ నమస్తే అండి మొన్న నేను మీ ట్రావెల్స్కి కాల్ చేసినప్పుడు నాకు విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్ళడానికి మీరు నాకు ట్యాక్సీ అరెంజ్ చేసారు అండి నాకు మళ్ళీ ఇప్పుడూ మీ ట్యాక్సీ అవసరం పడింది నేను మళ్ళీ అదే ప్రయాణం చేయాలని అనుకుంటున్నాను అందుకే మీకే ఎందుకు చేసాను అనేసి అంటే మొన్న మీరు పంపిన ట్యాక్సీ కానీ ఆ డ్రైవ్ చేసుకొని తీసుకొచ్చిన అతను కానీ చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నారు చాలా బాగా తీసుకొని వచ్చి తీసుకు మాకు జాగ్రత్తగా దించారు ఈ మధ్యకాలంలో అంత మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిని నేను చూడలేదు ఒక స్త్రీ ఒంటరిగా ఉన్నానని చెప్పి నన్ను ఆ రాత్రిపూట ఎక్కడ భయపడతానా అన్న దీంతోని మంచి మా వ్యక్తిత్వం ఉన్న మనిషిగా చాలా జాగ్రత్తగా తీసుకొని వచ్చి నన్ను జాగ్రత్తగా మా ఇంటి దగ్గర తీసుకొని జా వెళ్ళడం జరిగింది అందుకని నేను మళ్ళీ మిమ్మల్నే ట్యాక్సీ అరేంజ్ చేయగలరని కోరడానికి ఫోన్ చేసాను అండి